ఆ ఊరిలో అయితే ఒక ఇరవై ఐదు సంవత్సరాల కిందట అనుకుంటా ఒక గుంటబావి తవ్వారు దాంట్లో మా ఊరిలో వాటర్ పైప్స్ లేనప్పుడు టు అండ్ హాఫ్ కిలోమీటర్స్ ఉంటుంది అంత దూరం వెళ్ళి ఆ బావిలో నుంచి నీరు తెచ్చుకునేవారు తాగడానికి నడుచుకుంటూ వెళ్ళి బిందెలు గట్ట ఉంటాయి కదా సో వాటితో వాటర్ తీసుకుని వచ్చి అట్లే అలాగా రోజంతా చూసుకొని యూజ్ చేసేవారు వాడుకునేవారు అలాగే రోజూ అలానే చేస్తుండే అలాగే కొన్ని రోజులకి మనకు ఊరిలో ట్యాప్స్ వచ్చాయి ట్యాప్స్ రాకముందు అయితే మనకి ఇరవై ఐదు సంవత్సరాల కిందట మా ఊరిలో ఒక పెద్ద బావి తవ్వారు సో దాంట్లోనే ఊరి వాళ్ళంతా వాటర్ తీసుకొని వచ్చేవారు ఇంట్లో వాడుకోవడానికి వంట కోసం అన్నిటికి సో ఇప్పుడు ఆ బావి దగ్గర అయితే బావి అలానే ఉంది వాటర్ కూడా చాలా బాగుంది అవి ఇప్పుడు పంట పొలాలకి యూజ్ చేసుకుంటున్నారు ఆ బావిని ఆ వాటర్ ని సో మేము కూడా అప్పుడప్పుడు ఫ్రెండ్స్ తో పాటు వెళ్ళి ఆ బావి దగ్గరికి స్నానాలు గట్ట చేస్తుంటాం మీది నుంచి గెంతి నూతిలో చాలా బాగుంటుంది చాలా మంచి అనుభవం కూడా ఉంటుంది మంచి ఫీలింగ్ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్ అందరితో కలిసి స్నానం చేయడం అప్పుడు తాగడానికి యూజ్ చేసే నీళ్ళు అవి ఇప్పుడు మేము స్నానాలకి అలాగే పంట పొలాలకు కూడా వాటినే యూజ్ చేసుకుంటున్నారు మోటార్లు పెట్టి మోటార్ల నుంచి నూతిలోంచి నీరు అలా బయటికి తోడి వాటిని పంట పొలాలకి యూజ్ చేస్తున్నారు